తెలుగు భాష అనేది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే భాష ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాలలో ఈ భాషకు అనేక ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి ఇవి భాషా వాడకం ఉచ్చారణ వ్యాకరణం పదబంధాలు ఇంకా సాంస్కృతిక ప్రభావాల ద్వారా వివిధ ప్రాంతాలలో భిన్నంగా ఉంటాయి తెలుగు భాష అనేది రెండు ప్రధాన రాష్ట్రాలలో మాట్లాడుతుండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అందులోని ప్రాంతీయ భాష తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ భాషా తేడాలు ఎక్కువగా అర్థం అక్షరాల ఉచ్చరణం పదజాలం మరియు రీతిలో ఉంటాయి ఉదాహరణకు ఆంధ్ర ప్రాంతం ముఖ్యంగా విజయవాడ గుంటూరు కాకినాడ వంటి నగరాలలో మాట్లాడే తెలుగు భాష మాండలికం ప్రత్యేకంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఉచ్చారణలో ముఖ్యమైన వ్యత్యాసం కనిపిస్తుంది ఉదాహరణకు చ అక్షరం సాగా మారడం సాధారణం తెలుగు ప్రాంతంలో మాట్లాడే తెలుగు ఆంధ్ర ప్రాంతం కంటే కొంత భిన్నంగా ఉంటుంది తెలంగాణ తెలుగు చాలా సులభంగా వినిపిస్తుంది కానీ భాషలు ఎక్కువగా హిందీ లేదా ఉర్దూ పదాలు కలవడం ప్రసిద్ధి ల అక్షరం కొన్ని సందర్భాల్లో ల అక్షరంగా పిలుస్తుంది వినిపిస్తుంది ఉదాహరణకు అల్లంని అలం అన్నట్టు మాట్లాడవచ్చు అర్థమవుతున్న పదాలలో కూడా కొంత భిన్నత ఉంటుంది యాదవ ప్రాంతాలలో కూడా తెలుగు భాష వేరే మాండలికాన్ని ప్రదర్శిస్తుంది ఇక్కడ కొంత ప్రత్యేకమైన ఉచ్చారణ ఉంటుంది ఇవి అధికంగా కృష్ణా నది మరియు యాదవ ప్రాంతాలలో కనిపిస్తాయి రాయలసీమా ప్రాంతంలో తెలుగు భాష మరింత భిన్నంగా ఉంటుంది ఈ ప్రాంతంలో మాట్లాడే భాష మరింత ఉచ్చారణ ఆధారంగా ఉంటుంది తెలుగు భాషను ప్రభావితం చేసే అంశాలు కేవలం భాషా రీతుల పరిమితి దాటి అక్కడి సంస్కృతి చరిత్ర పండితులు కళలు వాణిజ్య సంబంధాలు సాంప్రదాయాలు మరి ఇతర ప్రాంతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి ఆంధ్రా తెలుగు ఎక్కువగా సాంప్రదాయ దైవిక మరియు నాటక కళల్లో అభివృద్ధి చెందినట్లుగా ఇందులో పురాణాలకు సంబంధించి పదజాలం మరియు భావవ్యాఖ్యాలు కనిపిస్తాయి తెలంగాణ తెలుగు మాత్రం తన ఉర్దూ మరియు ఇతర భాషలతో కలిసి ప్రధానంగా ప్రాంతీయ మరియు కాల ప్రశక్తి ఆధారంగా పరిణామాాలు పొందింది తెలుగు భాష అనేక రూపాలలో విస్తరించి మాట్లాడబడుతుంది ప్రాంతీయ మాండలికాలు తన అభివృద్ధి విధానాన్ని అనుసరించి భిన్నంగా ఉంటాయి ప్రతి ప్రాంతంలో మాట్లాడే తెలుగు ఉచ్చారణలు పదాలు వాక్యనిర్మాణం మారుతుంటాయి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు భాష అను అనుకూలతలు అర్థం తప్పించుకోకపోవడమే కాకుండా మాట్లాడే ప్రజల మధ్య కూడా భాష విభజన తేడాగా కనిపిస్తాయి తెలుగు భాష మాండలికాలకు పరిసర ప్రాంతీయ సంస్కృతుల ప్రభావం కూడా ఉంటుంది ఇతర భారతీయ భాషల మాండలికలులాగే తెలుగు భాష కూడా ప్రజల మధ్య భాషా విభజన ద్వారా ప్రాంతీయత సంస్కృతి ఆచారాలు భిన్నత భిన్నతలను తెలియజేస్తుంది ఈ భాషా విభాగాలు వ్యక్తుల స్థానికతకు అనుగుణంగా వారి సంస్కృతిని వారి మాటల మరియు వారిది కావాల్సిన భాషను ప్రతిబందిస్తాయి ఈ భాష విభాగాలు తెలుగు భాషను మరింత వైవిధ్యభరితమైన లోతైన మరియు కఠినమైన భాషగా పరిణమింపజేస్తాయి